మేము డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున క్రిస్మస్ పండుగ బాగా చేసుకుంటాము ఆ రోజున శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి చర్చికి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా చర్చిలో ఉండి క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉండి క్రిస్మస్ తాతయ్య ఇచ్చే చాక్లెట్లు తీసుకొని తిని తర్వాత క్రిస్మస్ పండుగను ఆనందంగా డ్యాన్సులతో స్కిట్స్ అవీ వేసి బాగా ఎంజాయ్మెంట్ చేస్తారు ఆ రోజున భోజనాలు పెట్టుకొని అందరం ఆనందంగా ఉండి పండుగను జరుపుకుంటూ ఆ రోజు తరువాత పండగ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళి నైట్ పడుకొని మళ్ళీ తరువాత రోజు మళ్ళీ ఉదయం ప్రార్థనకి వెళ్లి ప్రేయర్ చేసుకుని ప్రేయర్ అయిపోయిన తరువాత మళ్ళీ ఇంటికి వచ్చి భోజనాలు వండుకొని తినేసి ఉంటాం